మేము జరుపుకునే కొన్ని సంస్కృతి ఉత్సవాలు ఏంటిదంటే సత్రశాలకెళ్ళి అక్కడ దేవుడు ఉంటాడు అక్కడకి మేము పోయి ఉత్సవాలు జరుపుకుంటాము జాతర కోలాటము డాన్సులు రంగుల అవన్నీ ఉంటాయి అక్కడ అక్కడ దేవత ఉంటుంది అక్కడ పోయి మేము దర్శించుకొని వస్తాం అక్కడ బాగుంటుంది ఉత్సవాలు చాలా చాలా మంది వెళ్తారు చాలా జనాలు ఎక్కడెక్కడ నుంచో ఆంధ్ర అక్కడ మొత్తం వచ్చి అక్కడ దేవుడిని మొక్కు మొక్కుకుంటారు అక్కడ చాలా బాగుంటుంది అక్కడ చాలా మంచిగా సంస్కృతిలో పాటలు డాన్సులు కోలాటాలు అన్నీ ఉంటాయి రంగుల రాట్నాలు అవన్నీ చాలా అందంగా ఉంటాయి అక్కడ సంత్సరానికి ఒకసారి వస్తుంది శివరాత్రి రోజున వెళ్తారు అక్కడ వెళ్లి దర్శించుకుంటారు ఉత్సవాలు జరుపుకుంటారు ఇంకా చాలా బాగుంటుంది అక్కడ ఇంకా మా పండుగలంటే చాలా సంక్రాంతి ఉంటది దసరా ఉంటుంది హనుమాన్ పండుగ ఉంటుంది దీపావళి అని ఇలా చాలా పండుగలు ఉంటాయి అవన్నీ పండుగలు మేము జరుపుకుంటాము మంచిగా ఉంటాం ఆటపాటలతో అందరితో హ్యాపీగా ఉంటాం చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ చుట్టాలు వస్తారు మా ఇంటికి మంచిగా జరుపుకుంటాం హనుమాన్ పండగ అంటే అక్కడ హనుమాన్ దగ్గర వెళ్తాము పోయి అన్నదానం అన్నదానం పెడతారు డాన్స్ వేస్తారు కోలాటాలు వేస్తారు చాలా అందంగా జరుపుకుంటాం అక్కడ కూడా చాలా సందడిగా బంధుమిత్రులు చుట్టాలు అందరు వస్తారు అక్కడ అందరితో మంచిగా ఉంటాం కలిసిమెలిసి తింటాం పాడతాం ఆటలు పాటలు అన్నీ సందడిగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే హనుమాన్ పండుగ రోజు అన్నదానం కూడా పెడతారు అక్కడ అన్నదానం పెట్టిన తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ వచ్చి ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ వేస్తారు ఒక పది పన్నెండింటి వరకు డాన్స్ అవన్నీ వేసి చూస్తాం ఆటపాటలతో అందరూ మంచిగా ఉంటారు అక్కడ ఇంకా జామ్ పాట్ కూడా అక్కడ కూడా ఉత్సవాలు జరుపుతారు అక్కడ కూడా సంస్కృతి ఆట పాటలు డాన్సులు నృత్యాలు నాట్యాలు అవన్నీ వేస్తారు అక్కడ కూడా ఇంకా చెప్పాలంటే ఇక్కడ దసరాకు వెళ్లి దుర్గభవాని తెచ్చి అక్కడ కాళ్ళు కడిగి మళ్ళీ ఇక్క డ వస్తాం కోలాటాలు వేస్తారు ఇంకా వేటల్ని కోస్తాం మంచిగా వేటలు కోసి కొబ్బరికాయ కొట్టి అక్కడ కూడా పాటలు డాన్సులు ప్రోగ్రామ్స్ అవన్నీ జరుపుకుంటాం ఇంకా చెప్పాలంటే దసరాకి చాలా వేటలు కోస్తాం చుట్టాలు వస్తారు అందరితో తింటాం ఆటపాటలతో హ్యాపీగా ఉంటాం ఇంకా బాగుంటుంది ఆ రోజు కూడా ఇంకా సంక్రాంతి అంటే భోగి కనుమ సంక్రాంతి ఇవన్నీ ఉంటాయి భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ జరుపుకుంటాం మూడు రోజుల పండుగ అందంగా ఉంటుంది ఎందుకంటే ఈ పండుగలకు తినేవి చేస్తాం అరిసెలు మురుకులు అవన్నీ ఆ ఏదేదో మనకి ఇష్టమున్నవన్నీ చేసుకుని చాలా అందంగా జరుపుకుంటాం ఇంకా చెప్పాలంటే సంక్రాంతికి ముగ్గులేస్తాం భోగి ముగ్గు వేస్తాం సంక్రాంతి ముగ్గులు వేస్తాం వేసి ఇంటికి బాగా అలం అలంకరిస్తాం ఇంటిని ముగ్గులతో అన్నీ నింపేసి కళకళ మెరుస్తూ ఉంటుంది ఇల్లు మొత్తం బాగా బాగుంటుంది ఎందుకంటే ఇంకా సంక్రాంతి లాస్ట్ పండుగ కాబట్టి అందంగా ఇదే లాస్ట్ ఇంకా కాబట్టి అన్నీ మంచిగా జరుపుకుని మంచిగా ఉంటాం ఇంకా చెప్పాలంటే సంక్రాంతికి అరిసెలు చేస్తాం అవన్నీ పునుగులు అవన్నీ స్వీట్స్ స్వీట్స్ చేస్తాం మైసూర్ పాక్స్ ఇవన్నీ చేస్తాం ఆ రోజు కూడా మంచిగా తిని చికెన్ మటన్ అవన్నీ తెచ్చుకుంటాం ఎంజాయ్ ఎంజాయ్ చేసి డాన్స్ వేసుకుంటాం పాటలు పాడతాం ఇష్టమున్నవి అన్నీ తినేసి చుట్టాలు వస్తారు చుట్టాలతో హ్యాపీగా ఉంటాం చుట్టాలతో హ్యాపీగా ఉంటాం ఇంకా చెప్పాలంటే చాలా మంది వస్తారు చుట్టాలు వచ్చి మా ఇంటి దగ్గర వస్తారు వస్తారు తింటాం చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ తెస్తాం ఇంకా బాగా తిని ఇంకా ఇంకో పండుగ దీపావళి దీపావళి కూడా దీపాలు వెలిగిస్తాం హనుమాన్ దగ్గర వెళ్లి దీపాలు వెయ్యొక్క దీపాలు అంటే మనం మొక్కుకున్న బట్టి ఉంటుంది దీపాలు కూడా వెలిగిస్తాం అక్కడ కూడా మొక్కుకొని కొబ్బరి కాయ కొట్టి వచ్చేస్తాం ఇలా ప్రతి యొక్క పండుగలకి చాలా అందంగా జరుపుకుంటాం ఎందుకంటే సంత్సరానికి ఒకసారి వచ్చే పండగ కాబట్టి మేము చాలా అందంగా అలంకరించుకుంటాం ఎందుకంటే ఇంక సంత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పండుగలు చుట్టాలు బంధు మిత్రులు అక్కాచెల్లెలు ఇవందరూ వస్తారు వచ్చి ఇంకా టూ డేస్కి వెళ్ళిపోతారు ఇంక ఇట్లా అందంగా అందరూ వస్తారు ఇల్లు మొత్తం కళకళలాడుతుంది ఎందుకంటే సంత్సరానికి ఒకసారి వచ్చే పండగ కాబట్టి మంచిగా అందంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే అన్నాతమ్ములు అక్కాచెల్లెలు ఆ పండుగలకి కలుస్తారు ఎందుకంటే సంత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి ఆ పండుగలకి పిలుస్తాం చుట్టాలకి అప్పుడు వచ్చి కలుస్తారు తింటాం పాడతాం ఎంజాయ్ చేస్తాం మాట్లాడుకుంటాం ఏమన్నా అవసరాలు ఉంటే ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు ఇలా ఏదేదో చాలా అందంగా ఉంటుంది ప్రతీ ఇంట్లో కూడా ఇలానే పండగలు బాగా జరుపుకుంటారు ఎందుకంటే పక్కవాళ్ళని కూడా పిలుస్తాం రండి తినండి అని ఏ ప్రతి ఒక్క ఇంట్లో కూడా చుట్టాలతో నిండిపోతాయి ప్రతి ఒక్క పండుగ అంతే ఎక్కడైనా వెళ్ళు పండుగలు అంటే ఎంజాయ్ సందడి పాటలు డాన్స్ ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా అందంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళం కాబట్టి నవ్వుతు పాడుతూ వెళ్ళిపోవాలి అందుకే పండుగలు ఎందుకు పండుగలు ఎందుకు పెట్టారంటే మనకి చుట్టాలు వస్తారు పోతారు కాబట్టి సంత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు కాబట్టి మనం ఉండాలే వెళ్ళాలే తినాలే పండాలే ఇవన్నీ చెయ్యాలే అందుకే మన పండగలు అని ప్రతి ఇంట్లో పండుగలు ఇట్లా జరుపుకుంటారు ఇలా ఎక్కడైనా మనం హాస్టల్కి వెళ్లి వెళ్లినా ఇదిగో మేము ఇట్లా జరిపినం ఇట్లా అరిసెలు తెచ్చ్చిరా ఇవి తెచ్చిరా అని అడుగుతారు ఎందుకంటే ఏమన్నా తెచ్చిరా అని ఫ్రెండ్స్ కూడా మీరు పండుగ చేసిరి కదా వేటలు కోసిరా ఇవి అవి అని అట్లా అడుగుతారు కాబట్టి చేసినాం అని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఇంట్లో పండుగ చేస్తారు మా ఇంటి పక్క మా ఇంటి వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు చెయ్యరు మీరు చేస్తారు అప్పుడు వాళ్ళని పిలవాలి కదా పిలవాలి అదే ఒక సందర్భం ఎందుకంటే చుట్టాలు అట్లా కలిసిపోతారు కలిసిమెలిసి ఉండాలి ఎప్పుడు పండగలు ఎందుకు వస్తాయి అందరూ కలవాలనే పండుగలు సృష్టించారు ఎందుకంటే పండుగలు ఎందుకు సృష్టిస్తారు అందరూ చుట్టాలు బంధు మిత్రులు ఎక్కడ అంటే అక్కడ అందరూ హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ అందరూ ఇక్కడనే కలుస్తారు పండుగ పండుగ అని తెలియగానే అప్పుడే ఫోన్ చేస్తారు మా పండుగ ఉంది రండి వేటలు కోస్తున్నాం ఇట్లా పండుగ ఉంది ఆ పండుగ ఉంది కాబట్టి వస్తారు కాబట్టి ఏ విషయమైనా చూడండి ప్రతి పండుగ రోజు చుట్టాలు బంధు మిత్రులు ఎక్కడ ఉన్నవాళ్ళైనా వెంటనే ఆ పండుగ రోజు రావాల్సిందే ఎందుకంటే సంత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి ఆనందంగా ఉండాలే వెళ్ళా లే పోవాలే ఎక్కడంటే అక్కడ మంచిగా కలిసిమెలిసి ఉండాలే ఇదీ మన పండుగలంటే ఇంకా చెప్పాలంటే పండుగలు బాగుంటాయి ఎందుకంటే సంక్రాంతి భోగి కనుమ ఇవన్నీ ఉంటాయి ఆ రోజు ముగ్గులు వేస్తాం అందరూ చుట్టాలు ఉంటారు ఇల్లు మొత్తం మెరుస్తాయి ఇల్లు మొత్తం ముగ్గులతోనే ఉంటుంది ఎందుకంటే భోగి రోజు ముగ్గేస్తాం కనుమ రోజు ముగ్గేస్తాం సంక్రాంతి రోజు కూడా ముగ్గేస్తాం ఎందుకంటే భోగి భోగి ముగ్గులతో కళకళ మెరుస్తుంది ఇల్లు బాగుంటుంది మొత్తం ముగ్గులతోటి అందంగా ఉంటుంది కాబట్టి మనం అందుకే సంక్రాంతి చేస్తాం సంక్రాంతి రోజు చాలా పిండి వంటలు చేస్తాం స్వీట్స్ చేస్తాం మైసూర్ పాక్ చేస్తాం ఇంకా చెప్పాలంటే అరిసెలు చేస్తాం మురుకులు చేస్తాం లడ్డూ చేస్తాం ఇవన్నీ చేస్తే చేస్తాం లేపోతే చేపించుకుంటాం ఇంకా బయటెల్లి ఎక్కడనో ఆంధ్రాకు వెళ్ళైనా చేపించుకుంటాం ఇట్లా పిండి వంటలు చేయించుకొని ఆ పండుగ రోజు తింటాం ఇంకా చెప్పాలంటే శివరాత్రి శివరాత్రి కూడా సంస్కృతి ఉత్సవాలు అవీ చాలా జరుపుకుంటారు అక్కడ నాట్యాలు నృత్యాలు అన్నీ డాన్స్ వేస్తారు ఎందుకంటే అది కూడా సంత్సరానికి ఒకసారి వచ్చే స్వామి మాల కూడా జరుపుకుంటారు అది కూడా ఇరుముడి అంటే హనుమాన్ ఇరుముడి ఉంటుంది ఎత్తిపోతల ఇరుముడి అవన్నీ దేవుళ్లదే ఉంటుంది అది కూడా మనకి వెయ్యాలని అని అనిపిస్తే మనం వేసుకోవాలి అట్లా దేవుళ్ళది ఉంటుంది ఏ సంస్కృతి నృత్యాలు అవన్నీ నాట్యాలు శివ రాత్రి దగ్గర వేస్తారు సప్తశాలలో చాలా అందంగా ఉంటాయి అక్కడ ఇంకా బాగుంటుంది జాంపాటలో కూడా బాగా ఉత్సవాలు సంస్కృతి నాట్యాలు ఇవన్నీ వేస్తారు ఎందుకంటే అక్కడ బావుంటది కాబట్టి మనం ఇట్లా పండగలు ప్రతి యొక్క పండుగలు ఇట్లా జరుపుకోవాలే బంధు మిత్రులతో ఉండాలే కలిసిమెలిసి ఉండాలే ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్కి బంధు మిత్రులకి అన్నాదమ్ములు అక్క చెల్లెలు ఇవందరిని పిలవాలే హ్యాపీగా ఉండాలే ఇంకా చెప్పాలంటే ప్రతి పండగకి కలిసిమెలిసి ఉండాలే ఇవే జరుపుకునే కొన్ని సంస్కృతి ఉత్సహాలు ఇంకా పండుగలు కూడా ఇవే దసరా సంక్రాంతి కనుమ హనుమాన్ దీపావళి ఇవే శివరాత్రి పండుగ ఇవన్నీ మన పండుగలే ప్రతి పండుగకి కలిసిమెలసి ఉండాలే బంధు మిత్రులు రావాలే హ్యాపీగా ఉండి వెళ్లిపోవాలే అందుకే ఈ పండుగల్ని మన భారతదేశాన్ని సృష్టించారు అందుకే సంస్కృతి పండుగలు ఉత్సవాలు అని చెప్తారు